చిన్న వయసులోనే యోగా నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి చిన్న వాళ్ళు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ నుంచి మొదటి నుంచి నేర్చుకున్నవాళ్ళకి శరీర ఆరోగ్య విషయంలోను మేధస్సు విషయంలోను అన్నీ రకాలుగా కూడా శక్తివంతంగా శరీర పుష్టిగా అన్నీ రకాలుగా బాగుంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి యోగా నేర్చుకున్నవాళ్ళు మరింత ప్రభావితమై ఉంటారు పిల్లలు కానీ పిల్లలు ఇప్పుడే నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది పెద్దవాళ్ళు కూడా మధ్యలో నేర్చుకోవాల్సిన వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఎలాంటి ఎలా నేర్చుకున్నా శరీరానికి యోగా వల్ల శరీరం మన మనశాంతి ఆరోగ్యం అన్ని రకాలుగా కూడా బాగుంటుంది కాబట్టి ప్రతీ మనిషి కూడా నేర్చుకోవాలని నా అభిలాష కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ నేర్చుకోండి యోగాలోనూ అన్నీ రకాల కోణాల్లో కూడా ఏ రకంగా కూడా మీకు ఆ దగ్గరలోనూ ఏ రకమైన అవకాశం ఉంటే ఆ రకం నేర్చుకొని కాళ్ళు కీళ్ళు నొప్పులు కానీ ఈ శరీరాల్లోను గర్భకోశంలో ఉన్న కొన్ని కొన్ని రోగాలు కానీ అన్నిటినీ కూడా యోగా వల్లన ఆటిని తగ్గించుకునే ఏర్పాటు చేసుకోవచ్చు అనే నాకు నమ్మకం కాబట్టి మైండ్ సెట్ కూడా చాలా బా పని చేస్తుంది మెంటాల్టిగా చాలా బాగుంటుంది మానసిక అందోళన రానివ్వదు కాబట్టి ప్రతీ ఒక్కరు కూడా చేసుకోవచ్చు